ప్రారంభ పక్షి పరిశీలకులు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు మన దగ్గర వచ్చి ఏదైనా పక్షి వాలినప్పుడు ఆ పక్షిని మనం చాలా గమనిస్తూ ఉంటాము ఆ పక్షి ఏం చేస్తుంది ఆ పక్షి ఏ విధంగా ఉంటుంది ఆ ప పక్షి ఏ విధంగా ఎగురుతుంది ఆ పక్షి ఏ విధంగా అన్నం తింటుంది ఆ పిక్షి పక్షి ఏ విధంగా నీరు తాగుతుంది ఆ పక్షి ఏ విధంగా జీవన వైవిధ్యం కొనసాగిస్తుంది అనే ఆలోచనలు మనకు రావాలి చిట్కాలు ఏమిటీ అంటే మనం మన ఆలోచించే శ విధానాన్ని మనం మెరుగుపరుచుకోవాలి మన ఆలోచన శక్తి అనేది ఏ ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలి దానికోసం కొన్ని నైపుణ్యాలను మనం నేర్చుకోవాలి ఆ నైపుణ్యాలు ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒకటి పరిశీలిస్తున్నాము అంటే ఏ విధంగా పరిశీలిస్తున్నాం అది ఆ పరిశీలనలో ఎన్ని రకాల కోణాలతో ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఒక పక్షి మనం కూ మనం టెర్రస్ పై బిల్డింగ్ పైనకి వెళ్ళినప్పుడు మనం ఒక దగ్గర కూర్చున్న కూర్చుంటాం అప్పుడు పైనుండి రకరకాల పక్షులు వెళ్తుంటాయి కాకులు వెళ్తుంటాయి పిట్టలు వెళ్తుంటాయి పావురాలు వెళ్తుంటాయి గద్దలు వెళ్తుంటాయి ఇలా వేరే వేరే రకాల పక్షులు వెళ్తుంటాయి కానీ మనం ఒక పక్షి ఎలా ఎగురుతుంది అని మనం ఏదైనా ఒక మైక్రోస్కోప్ వంటివి యూజ్ చేసి దాని దూరమున్న పక్షిని కూడా మనం అబ్సర్వ్ చేస్తుంటాం అదే కంటికి కనిపించే పక్షులు కూడా మీద కూర్చుంటే ఆ పిట్ట గోడ మీద కూర్చునే పక్షులు మనం నేరుగా మన కంటితోనే చూడవచ్చు ఆ పక్షి అనేది ఏ విధంగా ఉన్నది ఏ విధంగా చూస్తుంది ఆ పక్షిలో ఎన్ని రకాల కలర్లు ఉన్నాయి ఇలా పరిశీలన అనేది మెరుగు పరుచుకోవాలి